మా ప్రాంతం మా ప్రాంతంలో జడ్పిహెచ్ఎస్ స్కూల్లో సబ్జెక్ట్ ఏ విధంగా బోధిస్తారు అంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఇలాంటి సబ్జెక్టులు బోధిస్తారు సోషల్ బోధిస్తారు టీచర్లు చక్కని చక్కని వాయిస్ స్వరం ద్వారా బోధిస్తారు ఈ విధంగా విద్యార్థులకు మంచిగా అర్థమయ్యే విధంగా బోధించడం జరుగుతుంది ఎక్కువగా తెలుగు హిందీ లెక్కలు సాంఘిక శాస్త్రం ఇలాంటి సబ్జెక్టులు ఎక్కువగా టీచర్లు బోధించడం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే పిల్లలు ఎక్కువ వినడానికి అవకాశం కలుగుతుంది దాని ద్వారా ఎక్కువ వినడం వినడం జరుగుతుంది చక్కని స్వరం ద్వారా టీచర్ బోధ టీచర్లు బోధించడం జరుగుతుంది దీని ద్వారా విద్యార్థులు ఎక్కువ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడం లేదా ఎక్కువ గ్రహించడం జరుగుతుంది సబ్జెక్టులు బాగా చద చదవడానికి అవకాశం ఉంటుంది దీని ఈ సబ్జిపై ఈ సబ్జెక్టు పైన ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది అంటే గణితం ద్వారా ఎక్కువ గణితాన్ని ఎక్కువగా టీచర్లు బోధిస్తారు గణితం ఎక్కువగా పిల్లలకు ఇష్టపడరు కానీ టీచర్లు దగ్గరుండి నేర్పడం వల్ల గణితం కూడా సులభం సులభం కావడం జరుగుతుంది పిల్లలు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఎక్కువగా పిల్లలకు ఏకాగ్రత కలిగి చదువు పట్ల ఎక్కువ అవకాశం ఎక్కువ అవకాశం కలుగుతుంది దీని ద్వారా పిల్లలు చదువు పట్ల అదే విధంగా సబ్జెక్టులు పట్ల సబ్జెక్టుల మీద ఎక్కువ అవగాహన కలిగి జీవిస్తారు టీచర్లు టీచర్లు పిల్లలు కూడా ఒకే మనస్తత్వం ఒకే విధంగా ఒకే విధంగా ఆలోచించడం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుంది అంటే పిల్లలు ఏకాగ్రత ఎటువంటి మార్పులు చోటు చేసుకోకుండా

స అన్ని సబ్జెక్టుల పట్ల పిల్లలకు ఒకే ప్రణాళిక కలిగి ప్రణాళిక కలిగే విధంగా టీచర్లు బోధించడం జరుగుతుంది ప్రతీ టీచర్ కూడా ప్రతీ సబ్జెక్టును ఒకే విషయం ఒకే విషయంగా మంచి ప్రణాళిక కలిగి జీవిస్తూ చెప్పడం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుంది అంటే పిల్లలు ఏకాగ్రత కోల్పోకుండా ఒకే విధంగా సబ్జెక్టు ఒకే విధంగా ఏ సబ్జెక్టు ఏదైతే విషయం ఉందో ఆ విషయాన్ని అర్థం చేసే అర్థం చేసుకునే విధంగా చెప్పడం జరుగుతుంది దీని పట్ల ఎగ్జాములో కానీ లేదంటే పరీక్ష కేంద్రాలలో ఎక్కువ ఏకాగ్రత చదవడం వ్రాయడంలో పిల్లలు సులభంగా వ్రాయడం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుంది అంటే టీచర్లు పిల్లలు ఒకే అనుకూలమైన అనుకూలంగా అనుకూలమైన సమయం దొరుకుతుంది పిల్లలు ఎదగ

పిల్లల పట్ల మంచి ప్రణాళిక బోధించడం చదవడం రాయడం అన్ని అట్టి విషయాలకు ఎక్కువ నేర్పడం నేర్పించడం టీచర్లు ఎక్కువగా ఓర్పు సహనం ఓర్పు సహనం సహాయం చేయడం ఇలాంటి నైతిక విలువలు ఎక్కువ టీచర్లు బోధించడం జరుగుతుంది ఈ విధంగా పిల్లలు కూడా బయట సమాజంలో కూడా ఎటువంటి నైతిక విలువలు ఉండాలి ఎటువంటి నైతిక విలువలతో పాటు ఇతరులకు మార్గదర్శక లేదంటే ఆదర్శంగా ఉండటానికి సహాయం చేస్తారు టీచర్లు ఈ విధంగా స్కూళ్ళలో సబ్జెక్టులు బోధిస్తూ టీచర్లు బాగుంటారు బాగా చదువుతారు అని నేను ఏకీభవిస్తున్నాను